బైకింగ్ చేసేటప్పుడు చాలా ముఖ్యమైనది మనం హెల్మెట్ వేసుకోవడం మనం కొద్ది దూరం ప్రయాణించినా ఎక్కువ దూరం ప్రయాణించినా హెల్మెట్ వేసుకోవడం మాత్రం తప్పనిసరిగా మర్చిపోకూడదు అది మన ప్రాణాన్ని ప్రాణాన్నే కాపాడుతుంది మరియు మనం ప్రయాణం చేసేటప్పుడు మనం లెఫ్ట్ ఇండికేటర్ రైట్ ఇండికేటర్ రైట్ సైడ్ వ్యూ మిర్రర్ లెఫ్ట్ సైడ్ వ్యూ మిర్రర్ని పాటిస్తే దాన్ని చూడడం పాటిస్తే చాలా మంచిది అది చాలా వరకు ప్రమాదాలని ఆపుతాయి అలాగే నేను ప్రయాణించేటప్పుడు నా దగ్గర నా బండి ఆర్సి నా డ్రైవింగ్ లైసెన్స్ నా వాహనం యొక్క పొల్యూషన్ చెకప్ ఇంకా వాహనం యొక్క తదితర డాక్యుమెంట్స్ నా ఐడి కార్డ్ ఇవన్నీ పెట్టుకోవడం చాలా మంచిది పెట్టి ఖచ్చితంగా పెట్టుకుంటాను